ప్రయాణ పరిశ్రమకు ఏఐ టెక్నాలజీ ద్వారా హోటల్ బుకింగ్సు రైల్ బుకింగ్సు మరియు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి చాలా అనువుగా కుదిరింది ఈ రోజుల్లో ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న తేదీకి అనుగుణంగా నా యొక్క బుకింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ వాతావరణ పరిస్థితులో కూడా ముందుగా ఉన్న ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకొని అన్ని సందర్భాలు కుదర్చుకొని నా ప్రయాణంను ప్రశాంతంగా సాగించడానికి అనుకూలంగా ఉంటుంది